సార్ నమస్తే అండి ట్యూషన్ చెప్పే మాస్టారు గారండి అదే సార్ ఇది మా బాబు మీ దగ్గర ట్యూషన్ వస్తున్నాడు సార్ అదే తను కొంచెం అంటే ఎలా చదువుతున్నాడు ఏంటి మా దగ్గరైతే ప్రస్తుతానికి చదువుకోటానికి వాతావరణం బానే ఉండింది ఇంకేమైనా దానికి ఏర్పాటు చెయ్యమంటారా బాబుకి

అదేలేండి

అదేలేండి అదే మీకింకా ఏమీ సబ్జెక్ట్లో ఆయన కొద్దిగా మెరుగుపర్చాల్సుంటుంది సార్

అవునా సార్

ఏదైనా బుక్స్ కొనివ్వడం కానీ ఏదైనా కావాలంటే చెప్పండి సార్ కొనిస్తాము బుక్స్ ఏదైనా తీసుకోవాలంటే అదేలేండి

అదేలేండి సరే సార్ తీసుకుంటాంఉలేండి సార్ థ్యాంక్ యూ ఒక్ ఓకే